నేను ఎక్కువ బుక్స్ చదవను చదివితే అప్పుడప్పుడు చదువుతాను అంటే నా మూడు మంచిగా లేనప్పుడు నేను ఒక్క దాన్ని ఉన్నప్పుడు ఏదో ఒక బుక్ చదువుతు ఉంటాను అదే త్రీ మంత్స్ వరకు చదువుతాను అన్నమాట నాకు నా సో నాకు ఆ రీడింగ్ లిస్ట్ అనేది నాకు లే ఉండదు నా దగ్గర ఉండేది ఒకటి రెండుఅది ఏమో ఫస్ట్ ఒక బుక్ అయిపోయినాక ఇంకో బుక్ స్టార్ట్ చేసేది అన్నమాట అలా ఒకదాని తర్వాత ఒకటి చదువుతు ఉంటాను నేను అలాగే చదువుతు ఉంటాను